జంతువులు జంతువులు అనగానే మనకు ఫస్ట్ గుర్తుకు వచ్చేది డాగ్స్ కుక్కలు కుక్కలు అంటే మనం ఎంత అయితే ప్రేమ చూపిస్తామో అంతే ప్రేమ మనకు ఇంక అంతకు మించి ప్రేమను అయితే తిరిగి చూపిస్తుంది సో కుక్కల మీద ప్రేమను అయితే నాకు అసలు పోదు ఎప్పటికైనా మా ఇంట్లో ఎప్పటికి ప్రసెంట్ అయినా ఫ్యూచర్లో లేదు ఎప్పటికీ ఒక టూ కుక్కలు రెండు రెండు పప్పీస్ అయితే ఉంటూనే ఉంటాయి వాటికి అయితే ఎంత ప్రేమ చూపెట్టాలో అంత ప్రేమ చూపిస్తాం వాటికైతే టైం టు టైం ఫుడ్ అయితే అందిస్తు ఉంటాము అండ్ అవి అయితే చాలా విశ్వాసం చాలా అంటే చాలా విశ్వాసం అయితే చూపెడుతు ఉంటాయి సో అందువలన అయితే ఈ పప్పీస్ని అయితే పెంచుకోవడం అయితే నాకు చాలా ఇష్టం అండ్ అవి అయితే మనకు ఎలాంటి ఇబ్బంది అయితే చేయవు ఎలాంటి ఏవైనా ఇబ్బందులు చేస్తుంటే మనమే చేస్తాం కావచ్చు అవి అయితే మనకి చేస్తాయి ఎలాంటి ఇబ్బందులు అయితే చేయకుండా అయితే ఉంటాయి సో అందువలన నాకైతే పప్పీస్ని పెంచడం అయితే చాలా ఇష్టం అండ్ ఎలాంటి ఇబ్బంది అయితే కలగకుండా అయితే వాటిని పెంచాలి అండ్ దివాలి టైంలో అయితే వాటినైతే బయటికి వదలద్దు ఎందుకంటే స్మోక్స్ కానీ ఆ పటాకులు వల్ల వాటికైతే చాలా ఎఫెక్ట్ అయితే అయితుంది ఈ రోజులలో చూసుకున్నట్లయితే సో అందువలన దివాళి టైంలో వచ్చి ఏదైనా బాంబులు పేల్చే టైంలో వచ్చేసి మన పప్పీస్ అయితే ఇంట్లోకెళ్ళి అయితే బయటకు అయితే వదలకుండా మనమే జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే అవి మా మంచిగా ఉంటే మనకు కూడా మంచిగా అనిపిస్తుంది సో వాటికి కొంచెం ఏదైనా మనకైతే అసలు నాకైతే మనసు రాదు మనసు ఒప్పదు వాటిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటానో అంత జాగ్రత్తగా కాపాడుకుంటు ఉంటాను వాటికి ఫుడ్డు కూడా టైం టు టైం అయితే మెయింటైన్ చేస్తాం మంచి డైట్ అయితే పర్ఫెక్ట్ డైట్ అయితే మైంటైన్ చేస్తున్నాను